ఎవరు మాట్లాడేది అవునండి మీరెవరండి ఓకే అండి ఏం ఆర్డర్ చేయాలనుకుంటున్నారండి ఓకే అండి పాలకోవా ఉందండి బాదుషా ఉంది గులాబ్ జామున్ ఉంది అంటే క్రిస్మస్కి ఇవైతే రెడీగా ఉంటాయండి మా దగ్గర పాలకోవ ఒక పీస్ వచ్చేసి పదహేను రూపాయలండి ఇంకా గులాబ్ జామూన్ వచ్చేసి ఒక పీస్ వచ్చి పది రూపాయలు ఓకే అండి ఓకే అండి అవుతుందండి మీరు ఎంత మోతాదులో కావాలో మీరు చెప్తే అండి మేము డెలివర్ చేస్తామండీ ఓకే అండి అంటే క్రిస్మస్ రోజే కావాలా అంతకుముందేమన్నా కావాలా అండి ఓకే అండి ఇంకా ఏమైనా కావాలా అండి అక్షద కానీ కూల్ డ్రింక్స్ అవుదాను కేక్స్ ఏమైనా కాావాలా అండి కేక్ కూడా కావాలా అండి వన్ వీక్ టైం ఓకే అండి కేక్ కూడా కావాలా అండి మా దాంట్లో అందుబాటులో ఉంది వద్దా ఓకే అండి గులాబ్ జామున్ మరియు పాలకోవా బాదుషా ఓకే అండి బాదుష ఈచ్ పీస్ వచ్చేసి టెన్ రూపీస్ అండి ఓకే అండి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా కావాలా అండి ఓకే అండి మీ పేరు మీ స్ట్రీటు అవన్నీ కొంచెం డెలివరీ చేసేవారికి మరోకసారి చెప్తారా అండి

ఓకే అండి ధన్యవాదములు